రేడియోలో తెలుగు భాషను స్పష్టంగా మరియు అర్థవంతంగా వాడుతారు వార్తలు చర్చలు మరియు వినోద కార్యక్రమాల్లో తెలుగు భాషను ఉపయోగిస్తారు టెలివిజన్లో తెలుగు భాషను వివిధ కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు వార్తలు సినిమాలు సీరియల్స్ మరియు వినోద కార్యక్రమాల్లో తెలుగు భాషను వాడుతారు ప్రింట్ మాధ్యమాల్లో అంటే వార్తాపత్రికలు మరియు పత్రికల్లో తెలుగు భాషను విస్తృతంగా ఉపయోగిస్తారు వార్తలు కథలు కవితలు మరియు ఇతర సాహిత్య రచనలు తెలుగులో ప్రచురితమవుతాయి తెలుగు భాషను ఈ మధ్యమాల్లో వాడడం వల్ల తెలుగు సంస్కృతి మరియు భాషా వారసత్వం కాపాడబడుతుంది తెలుగు భాషను వాడటం వల్ల ప్రజల మధ్య సమాచారం మార్పిడి సులభతరం అవుతుంది రేడియో టెలివిజన్ మరియు ప్రింట్ మాధ్యమాలు తెలుగు భాషను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి తెలుగు భాషను ఈ మాధ్యమాల్లో వాడడం వల్ల తెలుగు భాష మరియు సంస్కృతి పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది తెలుగు భాషను వాడటం వల్ల భాష అభివృద్ధి మరియు ప్రచారం జరుగుతుంది తెలుగు భాష మరియు సంస్కృతి పట్ల ప్రజల్లో అవగాహన మరియు గౌరవం పెరుగుతుంది